నా సొంతమైన మొదటి ఫోన్ నా మొదటి ఫోన్ నోకియా అది ఒక సాధారణమైన ఫోన్ దాంట్లో ఫీచర్స్ ఎక్కువ ఉండేవి కాదు కేవలం కాల్స్ ఎస్ఎంఎస్ కోసం మాత్రమే ఉపయోగిస్తాను దాని ప్రధాన లక్షణాలు ఏంటి అంటే అది బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే మరియు దాంట్లో టార్చ్ లైట్ ఉంటుంది అదురు అదురు అదృష్ట శాతం ఏంటి అంటే దాన్ని కొ దానికి మనం ఎక్కువసైపు బ్యాటరీ ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు బ్యాటరీ లైఫ్ చాలా ఎక్కువగా ఉండేది ఒకరోజు బ్యాటరీ ఛార్జ్ చేస్తే అది ఒక రెండు మూడు రోజుల వరకు మనము దాన్ని ఉపయోగించవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఈ డేస్లో నోకయో ఫోన్స్ వెళ్ళి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి ప్రజెంట్ ఇప్పుడు నేను వాడుతున్న స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే వివో దాన్లో చాలా ఆధునికమైన టెక్నాలజీస్ వచ్చాయి డిస్ప్లే అండ్ డిజైన్స్ కూడా మారాయి అప్పటి నుంచి స్మార్ట్ ఫోన్స్ టెక్నాలజీ అమోగంగా అభివృద్ధి చెందింది ముఖ్యమైన మార్పులు ఏంటి అనంటే డిస్ప్లే అండ్ డిజైన్స్ టెక్నాలజీ కలిగిన హెచ్డి వన్ ట్వంటీ ఫైవ్ రిఫ్రెష్మెంట్ డిస్ప్లే ఫోల్డబుల్ డిస్ప్లే ఇలా చాలా మార్పులు జ జరిగాయి చిన్న స్క్రీన్ల నుంచి వెళ్ళి పెద్ద స్క్రీన్ల వరకు అండ్ అండ్ ర్యామ్ అంటే టూ ఎంబి ఫోర్ జి ర్యామ్ ఇలా వచ్చాయి ఫోన్లో అప్పుడు ల్యాప్టాప్న తలదన్నే తయారు చేసేవారు కెమెరా ఇప్పుడు వన్ ఎయిటీ ఎంపీ కెమెరాలు నెట్ ఏఐ ఇలా చాలా వచ్చాయి అండ్ జిపిఎస్ టెక్నాలజీ అన్నీ ఇన్స్టాల్ అయ్యాయి లొకేషన్స్ ఇన్స్టాల్ అయ్యాయి మరియు ఐదు రోజుల బ్యాటరీ ప్యాకేజ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఫోర్ జి నుంచి ఫైవ్ జి వరకు వచ్చాయి మనం కొత్త ఫోన్స్లో రీఛార్జ్ చేయించ్చుకోవచ్చు ఏటీఎమ్స్ ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళినా సిగ్నల్ ఉంటుంది ఇలా చాలా అయ్యాయి